సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఆరు ఆగష్టు ఐదు పంతొమ్మిది వందల మూడు జనవరి ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఏడు రెండు వేల పదహారు